నాకు అన్ని కాల పప్పు గోంగూర అంటేనే చాలా ఇష్టం ఇంకను చికెన్ అంటే కూడా చాలా ఇష్టమే అన్నింటిలోనూ గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం మా ఇంట్లో అయితే నేను మా ఆయన మాత్రమే ఇష్టంగా తింటాము ఇది చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకం కాబట్టి నాకు చాలా ఇష్టం మా పిల్లలకైతే చికెన్ అంటేనే చాలా ఇష్టం ఇంకా దోశలంటే చాలా ఇష్టం ఇంకా మినప్పప్పు వడ అయితే శక్తికరమైన ఆహార పదార్ధం కాబట్టి నాకు చాలా ఇష్టం శీతాకాలంలో అయితే ఉదయాన్నే వేడిగా ఇడ్లీ చపాతి పొంగలు చేసుకొని ఇష్టంగా తింటాం మా ఆయన అయితే ఏ కాలంలో అయినా మటన్ అయితేనే చాలా ఇష్టంగా తింటారు ఎండాకాలంలో అయితే పెరుగన్నం ఎక్కువగా తీసుకుంటాము పెరుగులో కొన్ని పోషక విలువలు అంటే కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో పెరుగు ఎక్కువగా వాడతాను ప్రకృతి పరంగా పండే కూరగాయల కూరగాయల్ను వంట చేస్కొని తినడం అంటే నాకు చాలా ఇష్టం వర్షాకాలంలో వేడివేడిగా పిండి వంటలు చేసుకొని తినడం అంటే కూడా నాకు చాలా ఇష్టం పోషక విలువల గల ఆహార పదార్థాలను వంట చేసుకొని తినడం మా పిల్లలకు పెట్టడం నాకు చాలా ఇష్టం